మా గ్రామంలో నృత్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీని వల్ల వాళ్ళ శిక్షణకు ఇబ్బందులు కలుగుతున్నాయి వారు నృత్యం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు వారికి సరిగ్గా మదడు మద్దతు దొరకపోవడం అనేది ఒక ముఖ్య కారణం అలాగే ఇతరులు వారికి సహాయం చేయకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు దీనివల్ల నృత్యకారులు తమ నృత్యాన్ని ప్రదర్శించడానికి ఇబ్బంది పడుతున్నారు మా ప్రాంతంలో నృత్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిని ఇతరుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి మా రా మా సమాజంలోని ప్రజలు ప్రయత్నించారు కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు నృత్యకారులు తమ కళలను ప్రదర్శించడానికి తమకు అవకాశం లేక తమ కళలను తామే నాశనం చేసుకుంటున్నారు ఈ విధంగా జరగడం వల్ల మన దేశంలో కళాకారుల సంఖ్య తగ్గు క్రమ క్రమంగా తగ్గుతుంది కావున మనం అందరం బాధ్యత తీసుకొని కళాకారులకు మన మద్దతు అలాగే వారికి తగిన శిక్షణ ఇప్పించవల ఇప్పించే బాధ్యత మన పై ఉందని మనవి చేసుకుంటున్నాను